వెంకట్ గారు వెంకట్ గారు నేను రా స్కూల్ టీచర్ని అండి మీ గురించి రాజు గారు చెప్పారు మీరు బట్టలు ఈ ఊరికి బాగా కుడతారు అంట బాగా ఫేమస్ అని చెప్పారు స్కూల్ టీచర్ని కూడా పిల్లలకి డ్రెస్సులు కుట్టలి బట్టలు కుట్టాలి అండి ఒక ఆరు వందల మంది పిల్లలు ఉంటారు పిల్లలు అందరికి మీరు డ్రెస్లు కుట్టాలి అందుకు ఒకసారి అడుగుదాం అని మాట్లాడుదామనని వచ్చాను చిన్న పిల్లలు నుంచి పెద్ద పిల్లలు వరకు ఉంటారు ఒకటో తరగతి నుండి పదో తరగతి పిల్లలు వరకు ఉంటారు మీరు చెప్తే దాన్ని బట్టి ఒకసారి స్కూల్కి వచ్చి చూద్దురు కాని డ్రెస్లు ఆడపిల్లలకి ఎంత మగ పిల్లలకి ఎలాగా అంటే డ్రెస్సు ఎలా కుడతారు చెప్పరా

నాలుగు యాభై ఐదు వందల లోపల తీసుకుంటారు ప్యాంట్ షర్టు లేడీస్కి అయితే అవునండి అమ్మాయిలకి అమ్మాయిలకి మీరు ఒక్కసారి ఓకే అంటే మా స్కూలుకి వస్తే పిల్లలని అమ్మాయలు వచ్చి మూడు వందలు ఉంటారు అబ్బాయిలు వచ్చి నాలుగు వందలు ఇంకొకటి మేము పిల్లలకి క్లా బట్టలు మేమే రెడీ క్లాత్ మేం రెడీ మా దగ్గరే ఉన్నాయి మేం రెడీ మేమే చేస్తాం మేమే ఇస్తాం మేమే ఇస్తాం అండి బట్టలు మీరే వచ్చి కుట్టేలాగా మీరు రె రెండు నెలల్లో పూర్తి చేసేయాలి రెండు నెలల్లో మీరు తొందరగా చేసేస్తే మాకు ఈ పిల్లలు కూడా తొందరగా వేసుకుంటారు స్కూల్ మొదలయితే మళ్ళి స్కూల్ మొదలయిపోతుంది కాబట్టి లేదండి ఒక రెండు నెలలో మీరు తొందరగా చేస్తే మీరు ఎలాగా మీరు చేస్తే రెడీగా మళ్ళీ ప్రతి సంవత్సరం మీ దగ్గరే మేము కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది బాగుంటుంది కాబట్టి మీరు మేం ఇంకొకటి మీరు ఇంత మంది పిల్లలు ఆరు వందల మంది పిల్లలు కద అండీ ఆరు ఏడు వందల మంది పిల్లలు కాబట్టి మీరు బట్టలు కొద్దిగా రాయితీ డిస్కౌంట్ మరి ఎలాగ ఇవ్వగలరా మేము మేము ఇంత మందికి కుడుతున్నారు కాబట్టి మీరు చూసి చెయ్యాలి రాయితీ డిస్కౌంట్ ఇవ్వగలరా డిస్కౌంట్ అలాగే అండి అలాగే మీరు మా స్కూల్కి వచ్చి మరి పిల్లలకి కొలతలు ఎప్పుడు తీసుకుంటారు ఏవండి మీరు వచ్చి తీసుకోండి అడ్వాన్సు పది వేలు ఇస్తాను మీకు అడ్వాన్సు ఇవ్వమంటారా లేకపోతే మీరు స్కూల్కి వచ్చినప్పుడు తీసుకుంటారా అడ్వాన్సు

సరే అండి నేను ఒక పది వేలు ఇస్తాను మీరు కొంచెం తొందరగా వచ్చి స్టార్ట్ చేస్తే పని పూర్తి చేసేస్తే మీకు మొత్తం అంతా కూడా వస్తుంది పేరు కూడా ఉంటుంది బాగా కుట్టారు అన్న అదే అండి అది మీ పేరు చెప్పారు కాబట్టి బాగా కుడతారు మంచి ఫేమస్ అని చెప్పారు కాబట్టి మీరు జాగ్రతగా కుడితే అది కంటిన్యూ అవుతుంది అండి ప్రతి సంవత్సరం మీ ద్వారానే మేం కంటిన్యూ చేస్తాం ఏవండీ